నమస్తే అండి మీ బ్యాంక్లో లోన్లు ఇస్తున్నారని తెలిసిందండి అంటే మాకు లోన్ కావాలండి ఒక పది లక్షలు అంటే బట్టల వ్యాపారం చే చేద్దామనుకున్నాము షూరిటీ అండి మా ఇల్లు పెడతామండి ఏంటండీ

అంటే మరి ఎప్పుడు తీసుకురమ్మంటారండి ఇవి మాది ముప్పై లక్షలుంటుందండి ఇల్లు కనీ స్థలం కానీ మరెప్పుడు తీసుకురమ్మంటారండి సరేనండి రేపు తీసుకొస్తానండి ఇవన్నీ చూసుకుని సరేనండి తొందరగా వచ్చేటట్టు చూడండి కొంచెం థ్యాంక్స్ అండి